పక్షులను చూడడం నాకు చిన్నతనం నుండి చాలా ఆసక్తికరంగా అనిపించేది నా ఊరిలో ప్రతి ఉదయం పక్షుల కిలకిిల మేలుకునే వాడిని మరింత నేను పక్షులను చూడడం పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ప్రధానంగా మా తాతగారి ప్రేరణ ఉంది ఆయన ప్రతి ఉదయం చుట్టుపక్కల తోటలోకి వెళ్ళి పక్షుల నడకలు పాటలు అలవాట్లను గమనించేవారు ఒకసారి మా ఊరిలో ఒక చెరువు దగ్గర నేను ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాను నేను నా కూర్చొని పక్షులను గమనిస్తున్న సమయంలో ఒక చిన్న నల్లని పిట్ట కొంచెం దగ్గరికి వచ్చింది మొదట అలా వచ్చి వెళ్ళిపోయింది కానీ కొద్దిసేపటి తర్వాత అదే పిట్ట నాకు దగ్గరగా వచ్చి నా చేతి మీద కూర్చొంది ఆ అనుభూతి నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది అది కేవలం కొన్ని క్షణాల వ్యవధి మాత్రమే అయినప్పటికి నా జీవితంలో మరుపురాని అనుభవంగా మారింది ఇంకా గత సంవత్సరం నేను కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ అరుదైన పక్షులను చూడటం చాలా ఆసక్తికరంగా అనిపించింది ప్రత్యేకంగా నేను ఒకసారి ఇండియన్ పిట్టా అనే రంగురంగుల పిట్టని చూశాను అది పచ్చని చెట్ల మధ్య నడిచి నడిచి పరిగెత్తుతుంది దాని రంగుల మేలవింపు అద్భుతంగా కనిపించింది ఆ పక్షిని నా కెమెరాలో బందించగలిగాను ఆ ఫోటో నాకు ఇప్పటికీ ప్రియమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అంతేకాదు మా కాలేజీ వద్ద కొన్నిసార్లు అరుదైన పక్షులను గమనించిన అనుభవాలు ఉన్నాయి ముఖ్యంగా వర్షాకాలంలో పక్షులు రకరకాల మెలోడియస్ స్వరాలతో పరిసరాలను అనుభరి అనుభరితంగా మారుస్తాయి వీటిని గమనిస్తు వాటి ప్రవర్తన అర్థం చేసుకుంటు కొన్ని సందర్భాలలో వాటి ఫోటోలు తీయడం ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తుంది